నా పేరు గౌరీ మా ఆయన పేరు సుకుమార్ నాకు ముగ్గురు పిల్లలు ఫస్ట్ అబ్బాయి పేరు లక్ష్మి నరసింహ పాప పేరు ధన్య శ్రీ మూడో అబ్బాయి పేరు సాయి క్రిష్ణ వీళ్ళు ముగ్గురు సిక్స్తు ఫిఫ్తు థర్డ్ థర్డ్ క్లాస్ చదువుతున్నారు ఒక అబ్బాయ్ మటు ఎస్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్లో జూనియర్ స్కూల్లో చదువుతున్నాడూ మార్నింగ్ మా ఆయన వారిని టిఫన్ చేసిన తర్వాత ఆటోలో తీసుకొని పోయి వదిలాడు మా ఆయన ఫీల్డ్ వచ్చి డ్రైవింగ్ చేస్తాడు ఆటో మా అబ్బాయి ఫస్ట్ బర్త్ డే చాలా బాగ చేశాము మా అబ్బాయ్ ఫోటోలు మా అబ్బాయ్ ఫోటో వేసి మా అందరి ఫోటోలేసి బ్యానర్ కొట్టాము తర్వాత పత్రికలు కూడా కొట్టాము మా బంధువులన్నీ పిలిచాము మా అబ్బాయికి చాలా డ్రస్సులొచ్చాయి మా అబ్బాయ్ చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నాడు మా అబ్బాయికి మా అబ్బాయ్ అంటే మా అత్తమ్మ గారికి చాలా ఇష్టం మా అత్త మా అత్తగారి పేరు రూపావతి ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి పలమనేర్ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తున్నారు మంత్లీ వీక్లీయో మంత్లీయో ఎప్పుడో ఒకసారి మాత్రం వచ్చి వెళ్తారు మా పిల్లల కోసం మా అబ్బాయికి మా అత్తగారంటే చాలా ఇష్టం కాబట్టి డైలీ ఫోన్ చేసి ఆమెని రమ్మని చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు తర్వాత మా మా ఆయన గారికి ఒక తమ్ముడు ఉన్నారు ఆయన గారి పేరు రవికుమారు వాళ్ళకి ముగ్గురు పిల్లలున్నారు వాళ్ళు తిరుపతిలో ప్రస్తుతానికి అయితే తిరుపతిలో సెటిలైపోయున్నారు రీసెంట్గా వాళ్ళ పిల్లలకి ఎంటుకలు తీశారు అప్పుడు మా అత్తమ్మ గారు ఒక లక్ష మొయ్యి పే అంటే సదింపులేశారు మా అత్తగారు మేము కొన్ని నగలు తీసుకొని పోయి వాళ్ళకిచ్చాము ఆ రోజైతే మా బంధువులందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేమందరం ఒక మేకని కోడ్ని అన్నిటి కోసుకొని తిన్నాము బాగా బాస్మతి రైస్తో బిర్యాని చేశారు వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము తర్వాతా ఈ మధ్యలోనే మా పెళ్ళి రోజొచ్చింది మా ఆయన నాకు కొత్తగా పట్టు శారీ కొనిచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే మా ఆయన నేను అప్లైగుంటికెళ్ళాము మళ్ళీ అప్లైగుండు నుంచి అట్లే తిరుమలా కెళ్ళినాము తిరుమలాకి వెళ్ళాము తిరుమల ఫస్టఫాల్ తిరుమలాకి వెళ్ళాలంటే ఫస్టు తిరుచానూరు పద్మావతమ్మ గారికి పద్మావతి దేవి ఆమెది అమ్మవారి దర్శనం చేసుకోవాలి తర్వాత తిరుపతిలోని గోవిందరాజుల స్వామి దర్శనం చేసుకోవాలి కానీ గోవిందరాజుల స్వామి రియల్ విగ్రహం వచ్చి పండ్ల వీధిలోని కోనేరు దగ్గర ఉంది మే మేము అయితే గోవిందరాజుల స్వామి దర్శనం అయితే అక్కడెళ్ళి చేస్కున్నాము తర్వాత అక్కడ్నించి స్ట్రైట్గా తిరుమలాకు వెళ్ళాము అక్కడ కూడా ఫస్ట్ వెంట్రుకలు తలనీలాలు అర్పించిన తర్వాత కోనేరు దగ్గరికెళ్ళి అక్కడ వరాహ స్వామి దర్శనం చేసుకున్నాము తర్వాత శ్రీవారి దర్శనం చేస్కొని తిరుమలాలో లడ్లు ఫేమస్గా బావుంటాయి లడ్డు తిరుమల లడ్డు అంటే ఫేమస్సు మన ప్రపంచంలోనే ఫస్టు గుడి ఏదంటే తిరుమల దేవస్థానమే ఫస్టు ఫస్టు గుడి ఏదంటే తిరుమల దేవస్థానం అవుతుంది గుడ్లు చి లడ్లు కూడా చాలా బావుంటాయి అక్కడ చాలా చాలా దేవుడు వి అక్కడ తిరుమలాలో చాలా గుళ్ళున్నాయి ఎప్పుడన్నా మీరు మేము వెళ్ళామంటే ప్రతి ఒక్క గుడికి తిరిగి వస్తాము తర్వాత మా ఈ మధ్యలో వినాయక చవితి చేస్కున్నాము మా ఇంటి దగ్గర పెద్ద విగ్రహం తెచ్చిపెట్టారు అది మా ఆయన పక్కింట్లో ఉండే వాళ్ళందరూ కలిసి చేస్కున్నాము చాలా బాగా ఎంజాయ్ చేశాము మేమే ఫస్ట్ ఉంది ముందుండి నేను మా ఆయన ముందుండి చేశాము దాంట్లో మళ్ళీ ఆ వినాయక చవితి రోజు రేడియో సెట్ అయ్యి అంత పెట్టారు మేము పక్కింటి వాళ్ళంతా చాలా బాగా డ్యాన్స్లు వేసుకొని ఎంజాయ్ చేసుకున్నాము లాస్ట్ రోజు వినాయకున్ని నిమజ్జనం చేశాము నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ టెన్త్ ఉండేటప్పుడు స్కూల్కి లీడర్గా ఉన్నాను ఎస్పిఎల్గా ఉన్నాను క్లాస్కి లీడర్గా ఉన్నాను చాలా బాగ చదువుతాను హిందీ అంటే మోస్ట్ హిందీ అంటే నాకు చాలా ఇష్టం హిందీ స్ హిందీ సార్ నాక్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బాగ చదువుకున్నాను నేను ఇంటర్లో కూడా ఎంపీసీ గ్రూప్లో హిందీనే వెత్తుకున్నాను తెలుగుకి బదులు తర్వాత గేమ్స్లో వాలీబాల్ త్రో బాల్ చాలా ఆడతాను నేను ఒలం ఇది గేమ్స్ కంతా వెళ్తాను గేమ్స్కి వెళ్ళి తర్వాత అప్పుడు టెన్త్ తర్వాతనే ఇంటర్లో మా ఆయన్నీ చూశాను మా ఆయనంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడైనా ఎప్పుడైనా మా ఆయనంటే చాలా చాలా ఇష్టం ఆయన నన్ను బా చూస్కుంటాడు నేను కోరింది తీసుకొచ్చి ఇస్తాడు ఆయన ఆయన మాటకు నేను ఎదురు సమాధానం చెప్పను నా పిల్లలన్నా చాలా ఇష్టం నాకు వాళ్ళతో హ్యాపీగా ఉంటాను ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకిష్టమైన స్నాక్సు అది ఇది చేసి పెడతాను మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకు వేడినీళ్ళు కాంచి ఆయనకి కావాల్సింది కోరిన ఫుడ్ అంతా చేసి పెడతాను నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తాను నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాను కానీ నా బ్యాడ్ లక్ నాకు రాలేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో అక్కని పక్కన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో పాటు చాలా హ్యాపీగా ఏదో నాకు తోచింది మాట్లాడుకుంటూ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను